అవును అమ్మ పశుపతి సూపర్ మార్కేట్లో మాకు కొన్ని వస్తువులు కావాలి అమ్మ అలాగే అమ్మ నూనె పది లీటర్లు పప్పు ఐదు కేజీలు ఉప్పు రెండు ప్యాకెట్లు జిలకర మిరియాలు ఒక ప్యాకెట్టు ఆవాలు ఒక ప్యాకెట్టు మంచి శనగపప్పు ఒక ఐదు కేజీలు పెసరపప్పు ఒకకేజీ బెల్లం ఒక కేజీ చక్కెర ఒక కేజీ ఇవి అన్నీ కావాలి అమ్మ నేను డబ్బు పంపింస్తాను అమ్మ

సరే అమ్మ